మా ప్రాంతం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చాలా సాంప్రదాయ ఆటలు ఆడతాము మేము వాటిలో కోడిపందాలు కబడి లంగావోని గున్నాయి పిల్లిమారి వంటి ఆటలు ఆడతాము వీటిలో ముఖ్యంగా ప్రాంతంలో ఆడే ఆటలు కబడ్డీ కోడిపందాలు మరియు క్రికెట్ కోడిపందాలు ఈ ఆటలో రెండు జట్లు పాల్గోంటాయి ఒక జట్టు కోడిని ఒక చేతిలో పట్టుకొని మరొక జట్టు కోడిని తాకడానికి ప్రయత్నిస్తుంది కోడిని తాకిన జట్టు గెలుస్తుంది ఇలా కోడిపందాలు ఆటలు జరుగుతాయి ఇంక నెక్స్ట్ వచ్చేసరికి కబడ్డీ కబడ్డీ ఇది ఒక శారీరక ఆట ఇందులో ఒక జట్టు నుండి ఒక ఆటగాడు మరొక జట్టు కోర్ట్లోకి ప్రవేశిస్తాడు వారిని ఆ కోర్టులో వారిని తాకడానికి ప్రయత్నించాలి తాకిన తరువాత మళ్ళీ తిరిగి వారి వారి కోర్టులోకి వెళ్ళాలి అలా పాయింట్లు సంపాదించి ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారో ఆ జట్టు గెలుస్తుంది రైడర్ ఎంత మందిని తాకితే అంత ఎక్కువ పాయింట్లు దక్కుతుంది పిల్లిమారి ఈ ఆటలో ఒక వ్యక్తి పిల్లి మిగిలిన వాళ్ళు ఎలుకలుగా మారతారు పిల్లి ఎలుకగా మారిన వ్యక్తులని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు పిల్లి ఎలుకలను పట్టుకుంటే వారు కూడా పిల్లులుగా మారుతారు చివరికి ఎవరు ఎలుకగా మారకుండా ఉంటే వ్యక్తి గెలుస్తాడు ఈ ఆటలన్నీ చాలా సరదాగా ఉంటాయి మరియు స్నేహితులు కుటుంబాలు అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంత వ్యక్తులతో సభ్యులతో ఆడడానికి ఎంతో ఆహ్లాదకంగా బాగుంటుంది